పిల్లలు వారి యొక్క డ్రాయింగు పెయింటింగు సంబంధించిన వాలు మొదటగా వాల్లకి నేర్పించడం సున్నాలు ఆ యొక్క సున్నాలు రౌండు ఎలా గీయడం నుంచి వారు డ్రాయింగ్ ని నేర్పిస్తారు వారి యొక్క స్థాయి అంటంటే యూకేజీ ఎల్కేజీ నుంచే వాళ్లకి డ్రాయింగ్ అనేది గీయడం వారి యొక్క టీచర్స్ వాలు యొక్క స్కూల్ లో ఉపాధ్యాయులు నేర్పిస్తారు దానికి సరైన వయసు అంటూ చాలా ఉంది ప్రతి ఒక్క పిల్లవాడికి చాలా తెలివితేటలు ఉంటాయి కానీ వారు ఒక ఉపయోగించబట్టి వారి యొక్క తల్లిదండ్రులు వారిని నేర్పించబట్టి వారికి తెలుస్తుంది ఈ యొక్క విషయాన్ని మనం ఇక్కడే గమనించాలి కళల్లో వారి యొక్క ప్రావించడానికి సరైన వయసు అంటే చాలానే ఉంది ఒక్కొక్క వారి యొక్క విద్యార్థి బట్టి ఒక్కొక్క పిల్లవాడిని బట్టి వారి యొక్క జ్ఞాన సంపదను కూడుకొని వారు బొమ్మలు గీయడం జరుగుతుంది ఈ యొక్క అర్థమైన వాడికి త్వరగా వాడికి ఇంట్రెస్టు ఉంటే త్వరగా వాడు గీయగలడు కానీ ఇంత ఇంట్రెస్ట్ లేని వాడికి వాడు ఎంత చెప్పినా వాడికి సరిగా రాదు ఈ యొక్క విషయాన్ని మనం గమనించాలి ప్రతి ఒక్క విద్యార్ధులకి బాగా నేర్పించాలని ఉపాధ్యాయులు కోరుకుంటారు తల్లిదండ్రులు కోరుకుంటారు కానీ వాడికి ఆ శ్రద్ధ ఉంటే వాడే గీయగలడు పిల్లలు ప్రపంచంలో చానా రకాల బొమ్మలు గీయగలరు వారు అందునూ కాంపిటీషన్ కూడా అవ్వగల వారొక పెద్ద ఆర్టిస్ట్ అవకాశం కూడా ఉంది పిల్లల నుంచే వారికి ఆ జ్ఞాన సంపదను కూడుకొని రావాలి అప్పుడే వారు మెప్పొందుతారు అప్పుడే వారు జ్ఞానాన్ని లభించుకుంటారు ఈ యొక్క జ్ఞాన సంపద అనేది చాలా వరకే కోరుచున్నాము ఈ యొక్క జ్ఞానానికి మరియు అజ్ఞానంకి కారణమైన ప్రక్రియలో చాలామంది పిల్లలు తెలుసుకున్నారు ఈ యొక్క విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రతి ఒక్క విద్యార్థులకి ప్రతి ఒక్క పిరియడు వారికి డ్రాయింగు పెయింటింగ్ అని అలర్ట్ చేస్తారు వారికి సపరేట్ గా టీచర్స్ ఉంటారు ఏదైనా సరే ప్రైవేట్ స్కూల్ లో కావచ్చు అలాగే ప గవర్నమెంట్ స్కూలు కావచ్చు ప్రతి ఒక్క స్కూల్ లో ఈ యొక్క డ్రాయింగ్ పెయింటింగ్ అనేది లభ్యతగా కూడుకున్న విషయము ఈ యొక్క లభ్యత కూడుకున్న విషయాన్ని నేను నేను గౌరవిస్తూ నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేశాను ధన్యవాదములు